నేను మా ఊరికి దగ్గర్లో ఉన్న మెదక్ జిల్లాని తరచుగా సందర్శిస్తూ ఉంటాను అక్కడ బ్యాంకు పనుల మీద కూరగాయలు కొనడానికి బట్టలు కొనడానికి తరచూ వెళుతూనే ఉంటాను బ్యాంకుకి వెళ్ళినప్పుడు నేను పైసలు తీసుకోవడానికి వెళతాను అక్కడ స్లిప్ వ్రాసి అక్కడ డబ్బులు తీసుకొని కొన్ని పనుల కోసం నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన మెదక్ చర్చ్ అక్కడ ఉన్న మెదక్ చర్చ్ చాలా ఫేమస్ అక్కడ కూరగాయలు కూరగాయలు చాలా కూరగాయలు ఎన్నో రకాల కూరగాయలు దొరుకుతూ ఉంటాయి అక్కడ నేను చూసింది ఏంటీ అంటే ఒకటే దగ్గర అన్ని కూరగాయలు దొరుకుతాయి రకరకాల కూరగాయలు కూడా ఉంటాయి అక్కడ ఉన్న కూరగాయలల్లో మనకి వంకాయ టమాట ఆలూ ఇలా వెళ్ళినప్పుడే ఒకటేసారి అన్నీ తెచ్చుకుంటాను తెచ్చిన తెచ్చు కూరగాయలకు వెళ్ళినప్పుడే నేను బట్టలు కొనడం ఇలా బంగారం ఇలా రకరకాలుగా అన్నీ ఒకటేసారి తెచ్చుకుంటాను ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి అక్కడ మెదక్ ఖిలా కూడా చాలా ప్రసిద్ధిగాంచింది ఎందుకంటే మెదక్ ఖిలకి ఎందుకు వస్తారంటే ప్రజలు తరచుగా వస్తూనే ఉంటారు అక్కడ జాతర అవుతుంది కాబట్టి అక్కడ జాతరలో ఎన్నో రకాలవి దొరుకుతూ ఉంటాయి అక్కడ కూడా ఎక్కడెక్కడ నుంచో ప్రజలు అక్కడికి వచ్చి సందర్శిస్తూ ఉంటారు

తీ తీసుకోవడం కూడా చాలా మంది తీసుకుంటారు అక్కడ పెళ్ళి ఎక్కువ అంటే పెళ్ళి కోసం ఏదైనా పండుగలు పండగకి పబ్బాలకి కూడా చాలా మంది వచ్చి అక్కడికి తీ తీసుకోవడం కూడా జరుగుతుంది చాలా తక్కువ దరలు మనకి అక్కడ బట్టలు దొరుకుతాయి అండ్ బంగారం కూడా చాలా మంది తీసుకోవడానికి చూస్తారు అక్కడ మనకి బంగారం ధర కూడా చాలా తక్కువ ఉంటుంది అని కూడా నేను విన్నాను మనకి కూరగాయల విషయంకి వస్తే మనకి మా ఊరిలో కూరగాయలు అసలుకి దొరకవు కాబట్టి చాలా మంది ప్రజలు మా ఊరి ప్రజలు అక్కడికే వెళ్ళి తరచుగా కూరగాయలు కూడా తీసుకుంటారు కూరగాయలు మనకి బజారు జరుగుతుంది కాబట్టి ప్రజలు అక్కడికే వెళ్ళి ఒకటేసారి కూరగాయలు వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటారు అండ్ అక్కడ మనకి మెదక్ మెదక్ జిల్లాలోని మనకి మెదక్ చర్చి కూడా చాలా ఫేమస్ అక్కడ మెదక్ క్రిస్మస్ సందర్భాలలో మనకి మెదక్ చర్చి దగ్గర చాలా

వెళుతూ ఉంటారు ఎక్కడెక్కడి ప్రజలు అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు అయితే అక్కడికి వచ్చిన ప్రజలు అక్కడికి వచ్చిన ప్రజలు ఏదో ఒకటి తీసుకొనే వెళుతూ ఉంటారు అక్కడికి అక్కడ చిన్న చిన్న పిల్లలకి బట్టలు ఇలా ఎన్నో వెంట్రుకలు తీయడం అని ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు పండగలు పబ్బాలు అని కూడా చాలా ఉంటాయి అక్కడ మేము కూడా బోనాలు తీసాము అక్కడ చాలా బాగుంటుంది చూడడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది అమ్మవారు అక్కడ ఏడుపాయలు అంటే మనకి ఏడు నదులు కలిస్తే ఏడుపాయలు అని కూడా పేరు వచ్చింది ఇంకా అక్కడ చాలా సం సందర్శించడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి ఆ ఊరిని సందర్శిస్తారు